మన రాష్ట్రంలోని ప్రధానమైన ప్రాంతాలయిన ఉన్న కొండలను మరి తిరుపతిలో వెంకటేసుల గుడి ఉన్నది తర్వాత వేలంగి చర్చి ఉంది తర్వాత కానిపాకం ఉంది తర్వాత మరి విజయవాడలో మరి గుంటూరుకి మధ్య గుడారాల పండగ ఉంది తర్వాత మరి నెల్లూరులో రొట్టెల పండుగ ఉంది ఈ కొన్ని ప్రాంతాలు అన్నీ కూడా చాలా ప్రదేశాలుగా ఉన్నాయి ప్రదేశాలను చూట్టానికి జనాలు మరి పలు విధాలుగా అనేకమైన ప్రాంతాల నుంచి వస్తున్నారు ఎందుకంటే మనసు నెమ్మది కోసం సంతోషం కోసం ఇలా జీవిస్తున్నారు